ప్రాచీన భారతదేశమున అరవై నాలుగు కళలు పద్నాలుగు విద్యలు సాంప్రదాయకమైనవి ఇవి సంస్కృతపరంగా వ్యక్తిపర నైపుణ్యతను ప్రతిబింబిస్తాయి మనం చదువుకొని ఉన్నాము శ్రీకృష్ణుడు ఈ చౌసత్ కళలు తన గురువు సాధింపుని వద్ద అరవై నాలుగు రోజులు శిక్షణ పొందాడని